హోమూలు హోటల్ వారేనా మాట్లాడేది

నాకు ఎక్స్ట్రా టేబుల్ రిజర్వ్ చేయ్యాలండి ఫ్యామిలీ ఆల్రెడీ సిక్స్ సీట్స్ బుక్ చేశాను ఇంకొన్ని సీట్స్ కావాలి ఆరు సీట్లు ఉన్న టేబుల్ బుక్ చేయండి పేమెంట్ ఎప్పుడు చేయొచ్చు అలాగే నేను తర్వాత పే చేస్తాను ఏమీ లేదండి థ్యాంక్ యూ